నేను ఇప్పుడు రైలును వర్ణించాలనుకుంటున్నాను నేను మొన్నే విజయవాడ అయితే నా కుటుంబంతో రైలు ప్రయాణం అయితే చేశాను అక్కడ ఉన్న ట్రైన్లో ఉన్న సీట్లు మాకు ఎంతో సౌకర్యంగా అనిపించింది మేము జాగ్రత్తగా వెళ్ళొచ్చాము ఇంజిన్ కూడా ఎటువంటి శబ్దం లేకుండా మమ్మల్ని అయితే తీసుకు వెళ్ళింది చక్రాలు రైలు పట్టాలు కూడా ఎటువంటి గజిబిజి లేకుండా జాగ్రత్తగా వెళ్ళాము ఇంజిన్ ఇంజిన్లో కూడా ఎటువంటి హీట్ అవ్వకుండా జాగ్రత్తగా క కరెక్ట్గా సమయానికి అయితే తీసుకొని వెళ్ళారు మాకు పిల్లో పడుకోవడానికి మంచి బెడ్లు అయితే ఉన్నాయి ఆహ్లాదకరమైన చిత్రాలు చూడడానికి వెళ్ళే ప్రయాణం అంత కూడా విండోస్లో అయితే చూస్తూ ఉన్నాను నేను మంచిగా వర్షం కూడా లోపలికి రాకుండా అద్దాలు అయితే వేసి ఉన్నాయి పిల్లలు పడుకోవడానికి మంచి బెడ్లు అయితే ఉన్నాయి ఆహారం సౌకర్యం కూడా చాలా బాగుంది అక్కడ ప్రతి ఒక స్టేషన్లో కూడా ఆపి కావాల్సింది కొనుక్కోవడానికి వారు తగిన సమయం అయితే మాకు అయితే కేటాయించారు రైలు ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది మేము ఎంతో ఆనందపడ్డాము మా కుటుంబం అంతటికి కూడా ఒక చోటే సీట్ అయితే కేటాయించబడింది మేము అందరూ అయితే ఒకే చోటే కూర్చోని ఆనందిస్తూ అయితే వెళ్ళాము రాత్రి సమయంలో అయితే ట్రైన్ లో ఉన్న లైట్ల ద్వారా మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు పడుకోవడానికి మంచి బెడ్లు అలాగే ఓ కర్టెన్లు కూడా అయితే సౌకర్యంగా ఉన్నాయి మంచిగా మెత్తగా ఉన్న సీట్లు అయితే మాకు కేటాయించబడింది ఎటువంటి శబ్దాలు అయితే లేవు ట్రైన్ లో ప్రయాణిస్తున్నట్టు అయితే లేదు మాకు మేము ఇంట్లో ఉన్నట్టే ఉన్నది కానీ మేము సురక్షితంగా విజయవాడ అయితే చేరుకున్నాము రైలు ప్రయాణం చాలా సంతోషంగా ఉంది